నమస్కారం నేను మా ఇంటి విద్యుత్ బిల్లును సరైన సమయంలోనే చెల్లించానని ఖచ్చితంగా అనుకుంటున్నాను నాకు గుర్తుంది గత వారమే నేను మా ఇంటి విద్యుత్ బిల్లుని చెల్లించాను మా బాబాయి దగ్గర మా బాబాయి దగ్గర నగదు అడిగి మరి విద్యుత్ బిల్లును నేను చెల్లించాను కానీ నాకు ఈరోజు సాయంత్రం ఒక ఈమెయిల్ వచ్చింది అదేంటంటే నేను సకాలంలో మా విద్యుత్ బిల్లును చెల్లించలేదు అని స్పష్టం చేస్తుంది కానీ నాకు ఖచ్చితంగా గుర్తుంది ఏమిటి అం నేను గతవారమే ఈ నెల యొక్క విద్యుత్ బిల్లుని నేను నేను చెల్లించాను కావున మీరు నాకు ఇది నిజమే అని ఒప్పుకోవడానికి ఒక చెల్లింపు స్థితి ధృవీకరించమని నేను అడుగుతున్నాను దీనికి మీరు సహాయపడతారని నేను కోరుకుంటున్నాను ధృవీకరించిన తర్వాత అప్పుడు మీరు నాకు మళ్ళీ బిల్లు మళ్ళీ బిల్లు చెల్లించడం నిజమే అయితే అప్పుడు నేను చెల్లిస్తాను